హలో సార్ అవునండి నేను అభ్యాస్ మాట్లాడుతున్నాను ఏం కావాలి సార్ చెప్పండి చాలా మంచి ఆలోచనవి తీ గారు ఇప్పట్లో చాలామంది రైతులు ఆర్గానిక్ వైపు మోగ్గు చూపుతున్నారు ఇది పంటలకు మంచిదే కాదు భవిష్యత్తులో నేల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మీకు అవసరమైన కొన్ని ముఖ్యమైన ఆర్గానిక్ పురుగుల మందుల గురించి చెప్తాను అవును సార్ వేప నూనె చాలా ప్రభావితవంతమైంది ఆర్గానిక్ పురుగు మందు ఇది చాలా పురుగులు నియంత్రించగలదు ఎర్రగులు తెల్లగడ్డలు తిన్నకూర పురుగు లాంటివి దీన్ని వాడాలంటే మీరు ముప్పై మిల్లిలీటర్ల వేప నూనెను పది మిల్లి లీటర్ల సాఫ్ట్ సోప్ లేదా స్టిక్కర్తో కలిపి వన్ లీటర్ నీటిలో కలపాలి ఆ మిశ్రమాన్ని పీచికారి చేయాలి సాఫ్ట్ సోప్ ఎ కలిపితే రేప నూనె పత్రాల మీద అందంగా అంటుకుంటుంది ఇలా చేయడం వల్ల స్ప్రే సమర్థవంతంగా పనిచేస్తుంది ఖచ్చితంగా రితీష్ గారు వేప కేేక్ అనేది వేప గింజెల నూనె కోసం నూరిన తర్వాత మిగిలిన పదార్థం దీన్ని నేలలో కలిపితే నేళ్లలో ఉండే పురుగులు నెమటోడ్స్ తగ్గించు తగ్గించొచ్చు మొక్కలు నాటే సమయంలో గుంటలో వేసినా బాగుంటుంది ఉన్నాయి సార్ ట్రైకోమీరియా అనే ఫంగస్ ఆధారిత బయో ఫంగిసైడ్ ఉంటుంది ఇది నీళ్లలో ఉండే చెడు ఫంగస్ను నియంత్రిస్తుంది దీనిని విత్తనాల పూర్తికి లేదా నీళ్లలో కలిపి వాడొచ్చు బ్యూఆర్ బ్యూరి అని ఐదు నుంచి పది గ్రాముల లీటర్ నీటిలో కలిపి మొక్కలపై స్ప్రే చెయాలి ఖచ్చితంగా దొరుకుతాయి సార్ నమస్తే సార్ ధన్యవాదముం